డ్యాన్స్ వీడియోలు వైరల్ కావడానికి సోషల్ మీడియాలో ఇప్పుడు ఏంటంటే మనం ఫోన్లో వీడియో తీసి మన ఫోన్లోనే పెట్టుకుంటే మన ఇంట్లో వాళ్ళకే తెలుస్తుంది అదే యూట్యూబ్లో ఇంస్టాగ్రామ్లో ఇలా మనం అప్లోడ్ చేస్తే అంటే ఎవరిదైనా

లేదంటే సింగింగ్ చేస్తున్నారంటే స సంగీతం సైడు సి సింగింగ్ ఇలా చేస్తున్నారు సినిమాలలో అవకాశం కానీ అలా లేదంటే యాక్టింగ్ చేస్తున్నారు బాగా అది ఇంట్లో కావాలి సినిమాలలో అంటే దానికి వేదికగా అంటే సోషల్ మీడియానే డ్యాన్స్ వీడియోస్ ఎందుకు వైరల్ అంటే ఇప్పుడు చిన్నపిల్లలు చిన్న స్టెప్ వేసినా అది మనకి చాలా నచ్చుతుంది వాళ్ళు ఎంత అంటే అంత ఎంత కొంచెం వేసినా అది ఎంత ఎక్స్ట్రా ఆర్డినరీ చేశారని ఒక ఫీలింగ్ అంటే ఇంత చిన్న వయసులో ఎంత అటెంప్ట్ చేశారని ఒక వాళ్ళపైన ఒక ఒపీనియన్ ఉంటుంది మనకి అండ్ మోరోవరు ఏంటంటే పాపులర్ అయిపోతాము ఏదైనా చిన్న డైలాగ్ చెప్పినా డ్యాన్స్ వేసినా మన భరతనాట్యం ఫోక్ వెస్ట్రన్ ఎలా వేసినా అది వైరల్ అవుతుంది సోషల్ మీడియా